హలో పోలీస్ స్టేషనా మేడం మాది ఒక బైక్ మిస్ అయింది మేడం చిత్తూరుకి రెస్టారెంట్ ఉంది కదా మేడం అక్కడ మిస్ అయింది మేడం టూ డేస్ ముందు మేడం తెల్లవారితే తొమ్మిదిన్నరకి మేడం బ్ల్యాక్ కలర్

అంతా ఉంది మేడం హెల్మెటుంది ఉంది మేడం చిత్తూరు దగ్గిర మేడం కేఫ్ గ్యారేజ్ రెస్టారెంట్ లేదులే మేడం బైక్లోనే ఉంది మేడం సరే మేడం